హలో చెప్పండి ఓకే అండి నా పేరు రేవంత్ అండి నేను ఇక్కడ రాజస్థాన్ టూరిస్ట్ గైడే ఇక్కడ ఇక్కడ మీరు రాజస్థానీ ఆహారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ మీరు కరెక్ట్ వారి దగ్గరికే వచ్చారు నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ టూరిస్ట్ గైడ్గా ఇక్కడ చాలా రకాలైన అద్భుత అద్భుత ఆహారాలు దొరుకుతాయి మీకు చాలా ఆనందం పొందుతాారు తిన్న తర్వాత ఇక్కడ మీకు ఆహారం కూడా తక్కువ ధరలో దొరుకుతుంది తిన్న దానికి సంతృప్తి చెందుతారు తిన తర్వాత మీరు మీరు ఎటువంటి ఆహారం కోరుకుంటున్నారు అంటే ఎక్కువ కారం ఉన్నదా అంటే రాజస్థాన్ కాబట్టి ఎక్కువ శాతం స్వీట్గానే ఉంటాయి కారం ఆహారం అలానే ఉంది ఇక్కడ దాల్ బట్టి రాజమా కర్రీ చపాతీ నాన్స్ ఇవి బాగుంటాయండి చావల్ చావల్ అనేది బాగుంటుంది అంటే మీరు ముందు ఓకే అండి మీకోసం నేను కరెక్ట్ ఆహారం ఎక్కడ బాగుంటుందో కరెక్ట్ అన్ని ప్లాన్ చేసి చెప్తానండి మీరు ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేస్తే అంతే క్లారిటీగా చెప్తాను మీకు ఓకే అండి ధన్యవాదాలు